నేను ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా తీసుకువళ్ళలే కొన్ని వస్తువులు ఉంటాయి ముందుగా నా మొబైల్ ఫోన్ ఛార్జర్ ఇది ఎక్కడికి వెళ్ళినా చాలా అవసరం ఫోన్ ఉంటే కుటుంబ సభ్యులతో స్నేహితులతో మాట్లాడొచ్చు దారి తెలుసుకోవచ్చు ఫోటోలు తీసుకోవచ్చు అలాగే పవర్ బ్యాంక్ కూడా చాలా అవసరం ఎందుకంటే కొన్నిసార్లు ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉండకపోవచ్చు ఇక రెండోది ఒక మంచి పుస్తకం లేదా మ్యాగ్జిన్ ప్రయాణంలో ఖాళీ సమయాన్ని సరదాగా గడపడానికి ఇవి ఉపయోగపడతాయి ముఖ్యంగా రైలు లేదా బస్సు ప్రయాణాల్లో సమయం తెలియకుండా గడిచిపోతుంది అలాగే చిన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ని కూడా తీసుకువెళ్తాను ఎందుకంటే ప్రయాణంలో ఎప్పుడూ ఏమి జరుగుతుందో చెప్పలేము చిన్న గాయాలు తలనొప్పి కడుపునొప్పి వంటి వాటికి మందులు అందుబాటులో ఉంటే మంచిది చివరిగా కొన్ని తినుబండారాలు నీళ్ళ బాటిల్ కూడా తీసుకువళ్తాను ప్రయాణంలో ఎప్పుడు ఆకలి వేస్తుందో చెప్పలేము అలాగే బయట ఆహారం దొరకని ప్రదేశాలు వెళ్ళినప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి నీళ్ళు కూడా చాలా అవసరం ముఖ్యంగా వేసవి కాలంలో చాలా అవసరం ఈ వస్తువులు ప్రయాణాన్ని సుల సులభం చేస్తాయి సౌకర్యవంతంగా ఉండేలా చేస్తాయి